మా గ్రామం పంచాయితీ పరిధిలోనికి వస్తుంది పంచాయితీ చేసే ప్రధాన అంశాలు ఏమిటి అంటే మొట్టమొదటిగా మంచినీటి సరఫరా గ్రామానికి మంచినీటి సరఫరాని ఇవ్వడం డ్రైనేజీలు క్లీన్ చేయడం చెత్తని రోడ్ల మీద నుంచి తోసి దూరంగా దూర ప్రదేశాలలో పాడవేయటం రోడ్లని ఎప్పుడూ నీట్గా ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచడం అటువంటి కార్యక్రమాలన్నీ పంచాయితీ చేస్తుంది మరీ ముఖ్యంగా జరిగే పంచాయితీలో జరిగే అనేక విషయములు ఏంటంటే చిన్నపిల్లలకి పోలియో డ్రాప్స్ వేయటం అటువంటివి ఇంకా వ్యవసాయదారులకు వ్యవసాయం చేసే రైతులకు వ్యవసాయం మీద ఇంకా ఎక్కువ అవగాహన కల్పించడం వాటి వల్ల కొన్ని పురుగు మందుల పట్ల వాటిలి పట్ల కొన్ని మీటింగులు పెట్టి వాటి పట్ల వాళ్ళకి ఇంకా అవగాహన కలిగించేలా చేయటం అటువంటివన్నీ పంచాయితీ చేస్తుంది దీనిలో భాగంగా మరీ ముఖ్యంగా వృద్ధులకు పెన్షన్ ఇవ్వడం అటువంటి కార్యక్రమాలన్నీ పంచాయితీ దగ్గర బాగా జరుగుతాయి మా గ్రామంలో పంచాయితీ చేసే పనులన్నీ ఇవి